కేక్స్ ఉన్నాయండి

కస్టమైస్ కూడా చేస్తామండి డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఓకే మీరు డేట్ డేట్ కన్ఫర్మ్ చేసి మీకు ఎంత కేజీస్ కావాలి అవన్నీ చెప్తే మాకు మేము ప్రిపేర్ చేస్తామండి ఓకే అండి ఇంకా దానిపైన ఏమైనా కస్టమైస్కి ఇంకా డిఫరెంట్గా ఏమైనా కావాలనుకుంటున్నారా అంతేనా ఇంకేమైనా స్పెషల్గా ఏమైనా ఉన్నాయా ఓకే వన్ కేజీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి మీరు ఇప్పుడు కస్టమైజ్ చేయించుకున్నారంటే కస్టమైజకి చేయించుకున్న తగ్గట్లు మా ప్రైజ్ ఉంటుంది అంటే మీరు జస్ట్ నార్మల్ డెకరేషనే కావాలనుకుంటున్నారా లేదంటే ఇంకా మీకు ఏమైనా స్పెషల్గా ఏమన్నా మీకు కావాల్సిన ఏమైనా ఉన్నాయంటే నార్మలే ఓకేనండి అంటే మా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు దాంట్లో ఏమైనా నచ్చితే మీరు దాంట్లోంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఓన్గా ఏదైనా పెట్టాలనుకున్నా ఏమైనా చెప్ ఆ క్రియేట్ చేయాలనుకున్నా కూడా మాకు చెప్తే మేము క్రియేట్ చేస్తాము ఓకే అండి ఇంకా ఏమైనా ఉన్నాయా కేక్తో పాటు ఇంకా ఏమన్నా పార్టీ పొప్పర్స్ కానీ మేము డెకరేషన్ కూడా చేస్తాము మీకు డెకరేషన్ కూడా కావాలి అంటే డెకరేషన్ అంటే టూ థింగ్స్ ఉందండి ఒకటి సింపుల్ది ఉంటుంది ఇంకొకటి హెవీ డిజైన్ ఉంటుంది సింపుల్లో వచ్చేసి బెలూన్స్తోని మొత్తం రెండు బెలూన్స్తోనే ఉంటుంది కానీ డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇంకా మేము స్క్వేర్ అంటే మీ దగ్గర ప్లేస్ని బట్టి డిస్టెన్స్ బట్టి ఎంత ఎంత ఛార్జ్ చేయాలో అంత చేస్తాము ఓకే అండి ఇంకేమనా ఉన్నాయా ఓకే అండి మీరు డేట్ ఇంకా మేము కాల్ చేస్తాము మీ నెంబర్ ఇవ్వండి మీరు డేట్ అవి ఓకే అండి మాకు వాట్సాప్ చేస్తే ఓకే డన్ మీకు ఏ టైం వర్క్ కావాలో కూడా చెప్పండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ అండి